పర్వతాలు అడవులు బీచ్లు నాకు వీటిలో పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి మా స్నేహితులతో కలిసి బైక్ మీద దేవతల గుట్టకి వెళ్లడం జరిగింది అక్కడ నేను అక్కడ దేవతలగుట్ట ఎక్కడానికి మేము ట్రిక్కింగ్ చేయాల్సి వచ్చింది మేము ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కోవాల్సి వచ్చింది మేము పర్వతాలు ఎక్కాల్సి వచ్చింది మేము పర్వతాల దేవతల గుట్ట ఆడికి వెళ్లడానికి ఆ ప్రాంతానికి బైక్ మీద వెళ్లి అక్కడ బైకు కింద పార్కు చేసుకొని అక్కడి నుంచి కాలినడకన వెళ్లాము మేము నడుచుకుంటూ నడుచుకుంటూ కొన్ని రాళ్ళను ఎక్కడం జరిగింది కొన్ని రాళ్ళను బండరాళ్లను వాటి మీదకి ఎక్కడం జరిగింది మేము మొత్తము ఆరు మంది స్నేహితులతో కలిసి వెళ్లాను వెళ్ళి వెళ్ళినప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇప్పటికీ ఆ వీడియో చూసి నేను ఎంతో ఆనంద పడుతూ ఉంటాను ఆ వీడియోలో మేము అందరం కలిసి ఎంత ఆనందంతో ఒకదాన్ని అంటే దేవతలు గుట్టకి వెళ్లి అనే ఆనందాన్ని మేము ముందే ఎంతో సంతోషంగా ఉన్నాము మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ ట్రెక్కింగ్ అనేది ఇప్పటికీ నా జీవితంలో మలుపు లాంటిది నాకెంతో ఆనందాన్ని కలిగించే విషయం అది మేమందరం కలిసి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎంతో ప్రయత్నించాం మేము చాలా అలసిపోయాము

సౌకర్యమైన సూచనలు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే కొన్నిసార్లు పాములు లేదా వేటి మీదనా కరిస్తే మనకి ప్రాబ్లంస్ వస్తాయి అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి అన్ని సదుపాయాలు తీసుకొని మనం వెళ్లాలి అలాగే మనకి ఆకలి వేసినప్పుడు తినడానికి కొన్ని ఆహార పదార్థాలు మనము తీసుకొని వెళ్ళాలి అడవికి వెళ్లేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి నాకు ఎన్నింటి ఇవన్నిట్లో పర్వతాలు అడువులు బీచులు కంటే నాకు పర్వతాలు ఎక్కడంలో చాలా చాలా ఇష్టం అంతేకాక పర్వతాలు ఎక్కి అక్కడ నుండి సూర్య నమస్కారాలు చేయడంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి సూర్య నమస్కారాలు మేము పొద్దుగాలే కాకుండా సాయంత్రమునా అంటే సూర్యుడు వెళ్లిపోయేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ వెలుగు చాలా అందంగా ఉంటుంది సూర్యుడు అస్తమించేటప్పుడు చాలా అందంగా ఉంటుంది అంతేకాక అది మనం కొండ మీదకి ఎక్కి చూస్తే ఇంకా ఇంకా చాలా ఆకర్షవంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలా మేము కూడా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కొండపర్వతం అప్పుడు సాయంకాలం అవడం ద్వారా ఆ ఎంతో ఆకర్షణమైన ప్రదర్శాన్ని మేము చూడడం జరిగింది సూర్యుడిని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది సూర్యుడు అస్తమించేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత అందంగా అంటే మొత్తం ఆకాశం మొత్తం ఒక ఆరెంజ్ ఎల్లో కలర్లో మంచి శాంతివంతమైన వాతావరణం చూడడం జరిగింది

మేము ఎంతో ఆనందాన్ని పొందాము పర్వతం ఎక్కేటప్పుడు అది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ కొండ కొండ వెతుకుతున్నప్పుడు సినిమాలో చూసే హీరోలు కొండలు ఎక్కుతుంటే మనము అదే ప్రదర్శించిన విధంగా మనకు అనిపిస్తుంది కొండలు ఎక్కడంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎంతో ఛాలెంజింగ్గా ఉంటుంది నేను చిన్నప్పుడు టీవీలో బెయిర్ గర్ల్స్ అతను చేసే సాహసాలను ఎంతో సాహసాలు ఎంతో మెచ్చుకునే వాడిని చాలా ఆనంద్ చాలా

కొండలు పర్వతాలు ఎంత అందంగా ఉంటాయి అంటే పర్వతాన్ని చూస్తే భయం వేస్తుంది కానీ ఆ పర్వతం ఎక్కి చూస్తే ఆ ఎక్కి పైనుంచి కిందికి చూస్తే ఆ విజువల్ ఆ వాతావరణం కానీ ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా మనకి ఊరంతా కనిపిస్తుంది కంటి కాంతి చిన్నచిన్న వెలుగులు సముద్రాలు అన్ని చుట్టుకు చూసినట్టు అనిపిస్తుంది ప్రపంచం మొత్తం మన కాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది ప్రపంచం మొత్తం కనుచూపు ఎండ్ వరకు చాలా దూరం వరకు మన కంటి చూపు చూడగలుగుతుంది అన్ని మన దగ్గరే ఉన్నాయి అన్నట్టు అన్ని మన చేతులు దగ్గరనే ఉన్నాయని మన కాళ్ళ దగ్గరనే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది అన్ని జీవరాసులు ఏది చూసినా చుట్టూ మొత్తం మూడు వందల అరవై డిగ్రీల వరకు మనకు చాలా ఆకాశవంతంగా ఉంటుంది కింది నుంచి చూస్తే పర్వతం భయంకరంగా ఉంటుంది కానీ పైకెక్కి చూస్తే అంతా మీ చేతుల్లోనే ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది కొండకు పర్వతం ఎక్కిన తర్వాత

ఇంకొక విషయం అడవుల్లో వెళ్ళేటప్పుడు మనము తగిన సూచనల్లో అక్కడ కూడా తీసుకొని వెళ్ళాలి ఎప్పుడైనా సరే మనం ఎక్కడికి వెళ్లినా పర్వతాలు కానీ అడవులకు వెళ్లేటప్పుడు తగిన సూచనలు తీసుకుని వెళ్లాలి లేదంటే మనం ఎంతో ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని సదుపాయాలు తీసుకొని మనము వెళ్లాలి మేము అడవుల్లో వెళ్ళాము ఒక అడవికి కూడా వెళ్ళాము మా ఫ్రెండ్స్తోనే ఈసారి కూడా మా ఫ్రెండ్స్తోనే అడవులకు వెళ్ళాము ఆహార పదార్థాలను తీసుకొని

దాని తర్వాత మేము వచ్చేటప్పుడు చాలా చీకటి ఉండే కాని చీకట్లో చాలా భయం వేసింది అడవి అంతా చాలా వింతగా కనిపిస్తుంది చుట్టూ పక్కల మనకి దారి తెలియదు ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నాము మనకి అక్కడికి తెలియదు కాబట్టి అడవికి వెళ్ళినప్పుడు సూచనలు కంపల్సరీగా తీసుకోవాలి అడవికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూచనలు తీసుకుని మన వెంట పెట్టుకోవాలి లేదంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఆడికి వెళ్ళినప్పుడు మన దగ్గర అన్ని సూచనలు తీసుకుని పెట్టుకోవాలి నాకు అన్నిట్లోనూ చెప్పాలి అంటే పర్వతాల్లో అడవుల్లో బీచ్లో నాకు పర్వతాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి నేను బీచ్లోకి కూడా చాలాసార్లు వెళ్లాను అక్కడ స్విమ్మింగ్ చేశాను బోటింగ్ చేశాను చాలా చాలా బాగుండేది బీచ్ చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో అక్కడ సీతాకోకచిలుకలు పువ్వులు మీద వాలుతాయి సీతాకోకచిలుకలు అక్కడ ఇక్కడ ఊగుతూ అనేక రకమైన పక్షులను దర్శిస్తాము అక్కడ అంతా చాలా బాగుంటుంది బీచ్ చూడడానికి చాలా చాలా సౌకర్యంగా కళ్ళకు ఆనందం కలిగించే విధంగా ఉంటుంది కానీ అన్నిట్లోనూ నేను చూస్తే నాకు పర్వతం ఎక్కడం అనేది చాలా చాలా ఎంతో ఇష్టం అన్నిటికంటే నాకు పర్వతం ఎక్కడం అనేది చాలా ఎందుకంటే అది ఛాలెంజింగ్గాను మీదికి ఎక్కిన తర్వాతనే ఒక భూగోళాన్ని మన కాళ్ళ కింద పెట్టుకునే లాగ మనకు ఒక ఫీల్ని మనకు ఇస్తుంది అది నాకెంతో ఆనందాన్ని పరిచింది నేను ఎప్పటికీ మర్చిపోలేను పర్వతాలు ఎక్కడం అక్కడికి ఎక్కి సూర్యున్ని చూసి సూర్య నమస్కారాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అంతే